నేను హోటల్లో ఎక్కువగా చికెన్ బిర్యాని తినడానికి ఇష్టపడతాను ఎందుకంటే నేను ఇంట్లో బిర్యానీ చేస్తే అస్సలు కుదరటం లేదు అందుకోసమనే నేను హో దాబాకి వెళ్ళినప్పుడు అక్కడ బిర్యాని తినడానికి చాలా ఇష్టంగా అనిపించింది అందుకే మా ఫ్రెండ్స్తో నేను మొన్న దాబాకి వెళ్ళాను ఆ దాబాలో నేను చికెన్ బిర్యాని తిన్నాను చికెన్ బిర్యానీ తినడం వల్ల నాకు చాలా టేస్ట్గా అనిపించింది డాబా స్టైల్లో నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా నాకు ఇంట్లో అలా రావడం లేదు అందుకోసమనే నేను దాబాకి వెళ్ళినప్పుడు చికెన్ టేస్ట్ చేశాను అది నాకు చాలా నచ్చింది అదేంది నేను ఇంట్లో కూడా చేయాలనుకుంటున్నాను అక్కడ తినడం వల్ల నాకు చాలా టేస్టీగా అనిపించింది అందుకోసమే నేను ఎప్పుడూ దాబాకి వెళ్ళినా కూడా చికెన్ బిర్యానియే తింటాను బయట చికెన్ బిర్యానీ అంటే ఎక్కడ అంటే మదీనాలో హోటల్ మదీనా దగ్గ దాబాలో చాలా బాగా ఉంటుంది మా ఫ్యామిలీ మెంబర్స్ని మా బాబుని కూడా ఆ చికెన్ బిర్యానీ తినిపియ్యాలని ఈరోజు సండే నేను తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను ఆ బిర్యానీ టేస్ట్ చికెన్ బిర్యానీ టేస్ట్ అంత బాగా ఇంక ఎక్కడా చెయ్యలేరు అక్కడ మాత్రమే చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది కాబట్టి మా పిల్లల్ని ఈ సండే రోజున నేను దాబాకి తీసుకెళ్ళి అక్కడ చికెన్ బిర్యానీ తినిపియాలని అనుకుంటున్నాను ఆ చికెన్ బిర్యానీ తినొచ్చిన తర్వాత మా ఇంట్లో కూడా నేను అదే విధంగా చికెన్ బిర్యానీ చేస్తాను